మా సమూహాల్లో పల్లవాసులకు రవాణా మెరుగుపరచాలంటే ఫస్ట్ వాళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కేలాగా చూసుకోవాలి అంటే తక్కువ ఫేర్ ప్రైసెస్ పెట్టాలి అది మేజర్ థింగ్ అండ్ రోడ్స్ బాగుండాలి ఫ్రీక్వెంట్గా బస్సెస్ రావాలి ఇవన్నీ మనకి ఉంటే కచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కోసం వెళ్ళడానికి చూడరు అండ్ జనాలు ఎక్కువగా తక్కువ బస్సులు ఉండి ఎక్కువ జనాలు ఉండేసరికి ఈ సరిగ్గా కూర్చోలేని పరిస్థితుల్లో ఈ బస్సులు వెళ్ళాల్సిన అవసరం ఏముందని జనాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అదొక మేజర్ థింగ్ రవాణా ఎక్కకపోడానికి ఆటోలు ఎక్కడానికి కారణం అదే ఎందుకంటే కచ్చితంగా కూర్చొని వెళ్ళచ్చు ఈ బస్సులో అయితే నిలుచుని బ్యాక్ పెయిన్ వచ్చి ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ మెన్ మార్నింగ్ వెళ్తారు కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు నిల్చుని వెళ్ళి తర్వాత ఎయిట్ అవర్స్ కష్టపడి మళ్ళీ రిటర్న్ నిల్చుని రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే వాళ్ళు ఓన్ వెహికల్స్ కాని లేకుంటే ఆటోలో కాని ప్రయత్నం ప్రయాణించడానికి ఇష్టపడతారు వర్కర్స్కి ఖచ్చితమైన ఒక సీట్ కేటాయించి వాళ్ళకి ఒక బస్సు కేటాయించితే ఏ కంపెనీకి అయినా కాని ఆర్టీసీకి కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రజలకు కూడా బాగుంటుంది ఏమాత్రం రవాణా ఎంపికలో ఇంకా అందరు ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఎమిషన్ వల్ల ఫుయెల్ ఎమిషన్ వల్ల ఎన్విరాన్మెంట్ పాడైతుంది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడడం వల్ల ఫ్యూయల్ ఎమిషన్ ఉండదు దానివల్ల ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి గవర్నమెంట్ కూడా ఎక్కువ ప్రమోట్ చేసి వాడేటట్టు చేస్తే ఒకరిని చూసి ఒకరు కొనుక్కొని జనాలు మారే అవకాశం చాలా వరకు ఉంటాయి